సాంకేతిక వల్ల హానికరం అంటే ఈ పిల్లలకి టాబ్లు ఇచ్చి సెల్లు ఇచ్చి వీళ్ళ వల్ల చాలా వీళ్ళు దానిమీద కంటి చూపు మందగించడము తర్వాత లేజితనము రావడము ఇలాంటి చాలా దుష్ప్రభావాలు ఉంటున్నాయి తరువాత ఈ ఇయర్ఫోన్స్ కూడా పెట్టుకుని చాలావరకు చెవి వినికిడి కూడా తగ్గిపోయే చాలామందికి వస్తున్నాయి ఇలాంటి డిసీసేస్ ఎక్కువ అవుతున్నాయి ఎంత ఆధునికత అవుతుందో అన్నీ డిసీసేస్ మనము కొని తెచ్చుకుంటున్నాము ఇంతకుముందు ఈ పద్ధతులు లేవు ఎంత టెక్నాలజీ పెరుగుతున్న అన్ని దాని తాలూకా ఎఫెక్ట్స్ పిల్లల మీద చాలా ఎఫెక్టింగ్ పడుతున్నాయి కొంతమంది ఆలా కూర్చొని చైర్లో కూర్చుని దాని ఫోన్లో చూస్తూనే ఉంటారు దానివల్ల వాళ్ళు ఊబకాయాలు అయిపోతున్నారు అసలు వాకింగ్లు లేవు ఏమీ లేవు దీనివల్ల కంటిచూపు మందగించ్చింది ఇలాంటి చాలా ఇబ్బందులు ఎంత టెక్నాలజీ పెరిగిందో అన్నీ ఇబ్బందులు ఒక రంగమే కాదు అన్ని రంగాల్లో కూడా ఎంత టెక్నాలజీ పెరిగితే దానివల్ల అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని సరైన పద్ధతిలో పెట్టుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది ఇది గమనించాలని కోరుతున్నాను